ఆలస్యంగా వెళ్ళినందుకు ఇంతకుముందు ఒకసారి నేను బస్ టికెట్ ఆల్రెడీ బుక్ చేసుకుని ఉన్నాను బుక్ చేసుకుని నేను వెళ్ళేటప్పటికీ ట్రైన్ ఆల్రెడీ కదిలి వెళ్ళిపోయింది కూడా ఇంకా ఇలా వెళ్ళిపోయింది నా టికెట్ వేస్ట్ అయిపోయింది నేను ట్రిప్ క్యాన్సిల్ చేసుకోవల్సి వచ్చింది ఇంకా నార్మల్ అప్పటికప్పుడు వేరే బస్సెస్ ఉంటాయి కదా ట్రావెలింగ్ బస్సెస్ వాటిలో వెళ్ళాను మరల తర్వాత వాళ్ళకి కాల్ చేస్తే బస్ కా ఇదే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కాల్ చేస్తే మా టిక్కెట్టు వేస్ట్ అయిపోయింది మా బుకింగ్ ఛార్జెస్ వేస్ట్ అయిపోయాయి మాకు ఇలా అమౌంట్ ఏదోటి పే రివర్స్ చేయమంటే అలా కుదరదు మేడమ్ ఒకసారి బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేయలేము అదే మీరు టైం టు టైం రావాలి కదా అని చెప్పి అన్నారు మా మనీ మాత్రం రివర్స్ వేయలేదు అలా జరిగింది ఒకసారి